నేను వ్యవసాయం చేయడానికి బాగా ఇష్టపడతాను ఎందుకంటే నేను వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అందులో ఆధునిక వ్యవసాయం చేయడం బాగా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేసే వాళ్ళు బాగా రసాయనాలు వాడుతుర్రు కాబట్టి రసాయనాలు వాడడం వల్ల నేల దెబ్బతింటుంది అందుకే నేల దెబ్బ తినడం వల్ల మనం ఎంత పంట పండిస్తున్నామో అంత పంట ఉత్పత్తి కాలేకపోతుంది అదే ఆదు అదే ఆర్గానిక్ వ్యవసాయం చేసినామనుకో మంచి దిగుబడి అస్తుంది పెట్టుబడి కూడా తాగా తక్కువ ఉంటుంది రసాయనాలు లేకుండా ఉంటుంది కాబట్టి నేల కలుషితం కాక కాకుండా ఉంటుంది అందుకోసమే ఈ ఆధునిక వ్యవసాయం చేయడానికి నేను ఇష్టపడతాను అంతేగాకుండా నాతోటి రైతులను కూడా ఆ విధంగా మంచి వ్యవసాయం చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటాను నేను వా వాళ్ళని ప్రోత్సహించడం తోనే కాకుండా ప్రభుత్వాన్ని ప్రైవేటు మరియు స్వచ్ఛంద సేవలను కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయమని అడుగుతాను కొన్ని రైతులకు రుణాలు ఇవ్వాలని అడుగుతాను ఈ విధంగా ఇలా రుణాలు ఇవ్వడం వల్ల నేను కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేసిందాన్ని అవుతాను కాబట్టి ఈ విధంగా వ్యవసాయం చేయడానికి ఆ ఆ ప్రోత్సహిస్తాను వ్యవసాయం చేయడం వల్ల మంచి ఆర్గానిక్ మంచి ఫుడ్ వస్తుంది ఈ కలుషితం కాకుండా ఉంటుంది అలాగే శుభ్రమైన నీరును అందించడం వల్ల మనకు శుభ్రమైన ఫలాలు వస్తాయి అది మురుగునీరు అంద్ అందిస్తే చెట్లు ఖరాబైపోతుంటాయి మనం ఇన్ సహజంగా ఇంట్లో అయినా ఏదన్నా చెడు నీరు చెట్టులో పోస్తే ఆ నీరు వలన చెట్లనేవి ఎండిపోతూ ఉంటాయి చెట్లు దానికి దానిలోని మురిగిపోతూ ఉంటుంది దానివల్ల అది ఫలిత ఫలాలను కూడా అందించలేదు కాబట్టి శుభ్రమైన నీరును అందించడం వల్ల మంచిగా చెట్టు ఎదుగుతుంది మంచి మంచి ఫలితాలు కూడా వస్తాయి